మా గ్రామంలో లైబ్రరీ ఉందండి అది మూడు సంవత్సరాలు అయింది నిర్మించి గ్రామ ప్రజలు అందరు కలిసి కట్టించారు యువత కోసం ఉద్యోగ అవకాశాల కోసం అందరు చదువుకోవడం కోసం తర్వాత పుస్తకాలను చాలామంది టీచర్స్ ఉద్యోగస్తులు ఉన్నత వ్యాపారస్తులు అందరు కూడా బుక్స్ ప్రొవైడ్ చేశారండి దాని వలన ప్రతి ఒక్క పుస్తకం మాకు దొరుకుతుంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది చిన్నపిల్లలకి కార్టూన్స్ అవ్వనియండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ డిగ్రీ బీటెక్ చదివే వాళ్ళకి కానీ అందరికి అన్నీ రకాల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అండి అయితే ఏ ఇంట్లో కూడా నాకు చిన్న లైబ్రరీ లాంటిది ఉందండి నేను ఎక్కువగా రాబర్ట్ హుక్ గారు రచించిన పుస్తకాలు చదువుతాను అవునండి తర్వాత ఏమంటే రాబర్ట్ హుక్ గారు రచించిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఎక్కువగా చదువుతాను అండి నాకు చాలా ఇష్టం అది అవునండి ఓకే